హలో చెప్పండి మ్యాడమ్ అదే నేను విద్ విద్యభారతి స్కూల్ నుంచి మాట్లాడుతున్నా మ్యాడమ్ అదే మీరు టైలర్ అంట కద మ్యాడమ్ అవును అదే మా స్కూల్లో ఏమంటారు స్కూల్లో పిల్లలు చాల మంది వితౌట్ యూనీఫార్మ్ వస్తున్నారు మ్యాడమ్ అయితే మీ అయితే మా ప్రిన్సిపల్ సార్ కొద్ధిగా అరిచేస్తున్నారు అనుకోండి ఈ యూనీఫార్మ్ లేకుండా పిల్లలకి అలౌ చేయకండి స్కూల్లో అని అయితే నేను రిక్వెస్ట్ చేస్తున్నమీరు పిల్లలకి యూనీఫార్మ్ కొద్దిగా కుట్టిస్తారా అర్జెంట్ పర్ అర్జంట్లో అని వన్వీక్ లోపల కావాలి మ్యాడమ్ అవునా మ్యాడమ్ కాదు కాదు కాదు మ్యాడమ్ ట్వెంటీ డేస్ అయితే చాల రోజులు అయినది అల్రెడీ మా నేను అయిన మీకు వన్ వీక్ అంటే కుడా అది చాలా ఎక్కువనే అని నేను అనుకుంటున్నా ఎందుకంటే అందుకనే అందుకే నేనే చాలా అందుకే మ్యాడమ్ ఒక్క ఒక్కళ్ళది అయింటే నేనైనా తక్కువ టైమ్ అడుగుతుండే గానీ చాలా మంది పిల్లలు ఉన్నారు కాబట్టి వన్ వీక్ టైమ్ అడుగుతున్నా ఎందుకంటే ప్రిన్సిపల్ సార్ చాలా అరిచేస్తున్నారు మ్యాడమ్ అందుకే కొద్దిగా మ్యాడం రిక్వెస్ట్ చేస్తున్నా మీకు ఎంత తొందరగా అయిన అంతా తొందరగా వన్ వీక్ లోపల అయితే వన్ వీక్ లోపల కాకుండా ఒక ఎయిట్ టెన్ డేస్ లోపల అయితే కుట్టివవండి మ్యాడం రిక్వస్ట్ ఎందుకు అంటే చాలా ప్లీస్ మ్యాడం ఎందుకు అం అవును మ్యాడం అదే టైలర్ ఇప్పుడు టైలర్ అంటే కొద్దిగా తెలిసింది గానీ మ్యాడమ్ ప్లీజ్ ఎందుకు అంటే రిక్వెస్ట్ చేస్తున్నాం మ్యాడం ఎందుకంటే ప్రిన్సిపల్ సర్ అరిచేస్తున్నారు ఎందుకు అంటే చాల పిల్లలు వితౌట్ యూనీఫార్మ్ వేసుకొని స్కూల్ లోకి వస్తే అలా స్కూల్కి వస్తే కుడ స్కూల్ ఇమేజ్ కరాబ్ స్కూల్ ఇమేజ్ కూడా కరాబ్ అయిపోతుంది కదా మ్యాడం అందుకే ఏం చెప్తారు అందుకే రెడీమె అంటే ఇప్పుడు రెడీమేడ్ అంటే రెడీమేడ్ అవైలబుల్ లేదు మ్యాడం అందుకే వాళ్ళు క్లాత్ తీసుకొని పెట్టినారు మేడం అందుకే ఇలా చేస్తున్నాం మేము రీడిమేడ్ అవైలబుల్ అల్రెడి రెడీమేడ్ చూసాము గానీ రీడిమేడ్ అవైలబుల్ లేదు మ్యాడమ్ కాబట్టి క్లాత్ ఆఆ క్లాత్ తీసుకొని ఉన్నాం అందుకే అని అరిచేస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం మ్యాడమ్ ఒక వేళ్ళ ఒకవేళ మీ ఒకవేళ మీరు వేరేవాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు టైలర్ కుడ కొద్దిగా హెల్ప్ తీసుకొని అయిన రిక్వెస్ట్ చేస్తున్నాం మ్యాడం చేయండి కదా అవునా మ్యాడం రిక్వెస్ట్ అవునా సరేలెండి మ్యాడం సరే మ్యాడం ఆ నెంబర్ ఆ నెంబరూ సెండ్ చేయండి మరి నన్ను సరే